హలో చెప్పండి చెప్పండి

టానిక్ వేసారా వేయండి టైం టు టైం వేయండి ఆకుకూరలు ఆకుకూరలు ఆకుకూరలు పెట్టండి పాలు పెట్టండి పాలు పాలు తగగించండి టైంకి మీరు కూడా ఆకుకూరలు తినండి మీరు కూడా ఆకుకూరలు తింటే పిల్లలకు పాలు మంచిగా వస్తాయి టాబ్లెట్లు టైంకి టానిక్ పోయండి కడుపు ఉబ్బురంగ ఉందో చూడండి మోషన్స్ ఫ్రీ ఉందా లేదా ఇంకా మోషన్స్ అయితున్నయా సరే సరే టానిక్ పోయండి టైంకి తిరుపు ఉన్నాయి కదా సిరుపులు వేయండి హాస్పిటల్కి తీసుకురాండి ఒకసారి సరే మరి సండే కాదు మండే మండే తీసుకురండి సరే పోద్దున ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యానం రెండు గంటల వరకు సరే సరేనమ్మా